హలో అండీ నా పేరు ఉషా అండీ అలంకార్ రెస్టారెంటేకదండీ రేపు మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందండీ దానికి కావలసిన ఫుడ్ని మేము మీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయాలని దాని వివరాలు కనుక్కోడానికి నేను ఫోన్ చేసానండీ రేపు మాకు ఇంట్లో బడ్డే ఫంక్షన్కి మా ఇంట్లో బిర్యానీ పులిహోర చికెను ఫిష్ ఫ్రై ఈ వెరైటీస్ కావాలండీ ఇవి కొం బాగా టేస్టీగా ఉండాలండీ ఫ్రెష్గా ఉండాలి అలాగే కాస్ట్ ఎంత పడుతుందండీ మీ దగ్గర మీరు టైంలో మాకు అందించగలరా అలా కాకుండా ఏదైనా డిస్కౌంట్లో మాకు తగ్గించగలరా అమృత రెస్టారెంటే హలో అమృత రెస్టారెంట్ అండీ రేపు మా ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందండీ మేము ఫుడ్ ఆర్డర్ చేయడానికి కాల్ చేసాము చికెను బిర్యానీ ఫిష్ ఫ్రై పులిహోర ఇవి కావాలండీ ఇవి టేస్టీగా ఉండాలి అంతే కాకుండా టైంలో మాకు అందించగలరా మనీ ఏమన్నా తగ్గించి మాకు డిస్కౌంట్ ఇవ్వగలరా